హలో హాయ్ ఏం లేదు టీవీ చూస్తున్న బాగున్నారా మీరు ఆ బాగున్నాం ఇప్పుడు కొంచం స్ట్రెస్ ఫీల్ ఉన్నది మనం ఎటన్నా టూర్కెళ్దామా వెళ్దాము ఎంజాయ్ కోసం అరకు వెళ్దాం అరకు అండ్ రామకృష్ణ బీచ్ మనమందరం ఫ్యామిలీస్ కాబట్టి వెయికిల్ మాట్లాడుకుందాం అంటే చేసుకుందాం అవును అయితాం కాని కార్లో వెళ్దాం పర్సనల్ కార్లో వెళ్దాం మళ్ళీ మనం అక్కడ మళ్ళీ పిల్లలితోని వెళ్తున్నాం కాబట్టి ఒక రిసార్ట్ బుక్ చేసుకుందాం మనం చీప్ క్వాలిటీలో మంచి ఎంజాయబుల్గా ఉంటుంది రిసార్ట్ అయితే స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఎంజాయబుల్గా ఉంటుంది బాగా మళ్ళీ ఇప్పుడెట్లో మనకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి చిల్డ్రన్స్కి మంచిగా ప్లాన్ అవును మీకు ఎప్పుడు విల్లింగ్ ఉంటుందో అప్పుడు చెప్పండి నేను కూడా అప్పుడు చేసుకుంటాను ఓకే మళ్ళీ కాల్